అన్నా నిన్న నేను టయోటా షోరూంకి వెళ్ళానన్నా కారు కొనడానికి ఏ కారు కొందామా అని ఆలోచిస్తుంటే అక్కడ కస్టమర్ వచ్చి ఇన్నోవా చూపించాడు అన్నా సరే ఇన్నోవా టెస్ట్ డ్రైవ్ అడిగితే తీసాడన్నా టెస్ట్ డ్రైవ్కు వెళ్ళానన్నా వెళ్లి వచ్చిన తర్వాత బండి గురించి చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువేనన్నా బండి హార్స్ పవర్ టూ థౌజండ్ అంటా అది కాక ఆటోమేటిక్ బండన్నా అది స్పోర్ట్స్ మోడ్లో వెళ్తుంటే బండి వన్ ట్వంటీ వన్ ఫార్టీ వెళ్తున్నా కూడా జర్క్ ఇవ్వట్లేదు అన్నా చాలా అంటే చాలా బాగుంది బండి రివర్స్ మోడు వర్కింగ్ మోడు డ్రైవింగ్ మోడు చాలా అంటే చాలా బాగుందన్నా బండి ఏ బీ ఎస్ బ్రేక్లు ఇచ్చాడన్నా నైట్ పూట మన జర్నీకి కూడా ఇబ్బంది ఏముండదు లైట్లు ఎల్ఈ ఈ డీ లైట్లు ఇచ్చాడు హాఫ్ కిలో మీటర్ దాకా పడిద్ది లైటు చాలా అంటే చాలా బాగుంది ఏసీ ఫుల్ సెంట్రల్ ఏసీ అనమాట ఏసీ గురించి మనం చెప్పక చెప్పనవసర లేదు మైలేజ్ వచ్చేసరికినేమో డీజిలు పదమూడు నుంచి పద్నాలుగు ఇస్తుందన్నా పెట్రోల్ అయితే పద్నాలుగు నుంచి పదహారు ఇస్తుంది దానికి దీనికి రెండు తేడానే అసలు బండి అయితే మనం చెప్పుకోదా బండి గురించి మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదన్నా బండి అయితే చాలా బాగుంది తీసుకోవాలి అలనుకుంటున్నాను అన్న ఏమంటావు నువ్వు హార్స్ పవరు రెండు వేలు అన్నా